ఆ గుడ్ మార్నింగ్ అండీ ఎవరు ఆ ఉన్నాయమ్మా ఏ ఏం ఫోన్ కావాలి మీకు మోడల్స్ అంటే వివో ఒకటి ఉంది రెడ్మి ఒకటి ఉంది ఆ ఒప్పో ఏమో టైమ్ పడుతుంది అమ్మ రావడానికి మనకి ఒప్పో అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టైమ్ పడుతుంది ప్రెజంట్ అయితే వివో రెడ్మీ ఆ తర్వాత రియల్మీ ఒకటి ఉంది మోటో ఒకటి ఉందమ్మా ఎంత రేటులో కావాలి మీకు సుమారు ఓకే అంటే మీకు టైమ్ అయినా టైమ్ పట్టినా పర్లేదా ఒక వన్ వీక్ అంటే ఒక సెవెన్ డేస్ టెన్ డేస్ పడుతుంది సార్ అది రావడానికి మీకు మీకు ఏ మోడల్ కావాలి అనుకుంటున్నారు ఆ రియల్మీ అయితే రెడీగా ఉందండీ అదైతే ఎయిటీన్ థౌజండ్ పడుతుంది పద్దెనిమిది వేలు

ఏంటండీ అంటే ఇప్పుడు మీరు రియల్మీ కావాలన్నారు కదా అందుకని తీసుకుంటారా అదీ అయితే మాకు ఒప్పో అయితే టైమ్ అదే ఒప్పో అయితే టైమ్ పడుతుందమ్మా రావడానికి ఆగుతారా మరి అప్పటిదాకా ఓకే అయితే మీకు మేము ఒప్పో మేము బుక్ చేస్తాము ఒక వన్ వీక్లో వచ్చి తీసుకెళ్ళండి ఓకే సార్ థాంక్ యు సార్